కంప్యూటర్ మొబైల్ ఫోన్ లాంటి డిజిటల్ పరికరాల్లో టెక్స్ట్ టు స్పీచ్ టిటిఎస్ సాంకేతికత వయోవృద్ధులను మరియు చూపు మందగించిన వారికి ఎంతో ఉపయోగపడుతుంది ముందుగా వయోవృద్ధుల పరంగా చూపు చెప్పుకుంటే పెద్ద వయసు వచ్చినప్పుడు చూపు బలహీన పడటం చిన్న అక్షరాలు చదవడం కష్టంగా మారడం లాంటివి సహజం అలాంటి వారు టెక్స్ట్ను చదవకుండా దానిని వాయిస్ ద్వారా వినగలిగితే ఇది ఒక పెద్ద సహాయం అవుతుంది ఉదాహరణకు వారుకు వచ్చిన మెసేజ్లను స్పీకర్ ద్వారా వినిపించటం వల్ల వారు స్వతంత్రంగా మొబైల్ వాడగలుగుతారు అలాగే చూపుపూర్తిగా లేకపోయినా వారు కూడా టీటిఎస్ సాంకేతికత ద్వారా మొబైల్ ఫోన్లు కంప్యూటర్లను ఉపయోగించుగలుగుతారు స్క్రీన్స్ రీడర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా స్క్రీన్ మీద ఉన్న ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలకడం ద్వారా వారు ఏం జరుగుతోందో తెలుసుకోగలుగుతారు ఉదాహరణకు వాయిస్ ఓవర్ ఐఓఎస్ లేదా టాక్ బ్యాక్ ఆండ్రాయిడ్ వాడి వారు మోనలను బటన్లను మెసేజ్లను అన్నిటిని వినగలుగుతారు ఇంకొక ముఖ్యమైన విషయం ఆడియోగా సమాచారం అందించడం వలన చదువులేని వారు పుస్తకాలు వార్తలు ఈమెయిల్స్ లాంటివి వినగలుగుతున్నారు ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వారి అభివృద్ధికి విద్య ఉపాధి అవకాశాల్లో పాల్గొనడానికి ఇది గొప్ప అవకాశంగా నిలుస్తుంది బీ మై ఎస్ఐఎఫ్ అనే సూచన ప్రకారం ఇది వ్యక్తిగతంగా వారిని స్నేహితుల్లా గైడల్ గైడ్లా సహాయ సహాయకుల్లా మారుస్తుంది అంటే టెక్స్ట్ టు స్పీచ్ సాంకేతికత వారికి కళ్ళు వంటి స్నేహితుడని మారుతుంది ఈ విధంగా చెప్పాలంటే టీటిఎస్ అనేది ఒక ప్రత్యన్యాయం కాదే అవసరమైన అనవసరమైన సాంకేతిక సహాయకం వయోవృద్ధులకు చూపు మందగించిన వారికి దీని ద్వారా స్వతంత్రంగా గౌరవంగా జీవించగలుగుతున్నారు